సహజ నిర్వ నివారణలు అంటే హోమ్ రెమిడీస్ ఇలాంటివి ఏంటంటే ఒక చిన్న చిన్న మనకు దగ్గు లేకపోతే ఏమైనా కోసుకొనిపోయి ఇలాంటివి అన్నింటి వాటికి హాస్పిటల్లకు ఉరకకుండా ఇంట్లోనే వాటిని నయం చేసుకోవడం అన్నమాట అయితే మేము ఇంట్లో తులసి పుదీనా కొత్తిమీర ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నిటిని మేము పెంచుతాం అయితే తులసిలో చాలా రకమైన యాంటీబయోటిక్స్ ఉన్నాయి ఇది మనం దేవుడులాగ మని మా హిందూ ఇళ్లలో మొదటిగా వాటిని దేవుడులాగ దానికి పొద్దున్న లేచి ఆరాధన చేసి దీపాలు అలాంటివి అన్నీ పెడుతుంటారు అయితే మా ఇంట్లో మేము దగ్గు లేకపోతే

రోజు తీసుకుంటాం అన్నమాట దానివల్ల మా మా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అని మా నమ్మకం ఇంకా డైలీ సహజంగా మనం చేసే హోమ్ రెమిడీస్ అంటే ఫేర్నెస్ కోసం అని చెప్పి లేకపోతే మా స్కిన్ బాగుండాలి అని చెెప్పి బేసన్ పిండిని ఇంకా హనీని కలుపుతాం అది కలుపుకొని ఫేస్ మీద పెట్టుకుంటాం అట్లనే మన ఇంట్లో ఉండే కాఫీని కాఫీ ఇంకా చెక్క చక్కర నీళ్లుు అలాంటివి కలిపి ముఖం మీద పెట్టుకోవడం వల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోతాయి అన్నమాట ఇట్లా కూడా చేయవచ్చు మళ్ళీ లేకపోతే మనకు ఎక్కడన్నా నల్ల నల్లగా అయింది అనుకోండి దానిమీద కాఫీని పెట్టి కాఫీ ఇంకా తేనేను కలిపి రుద్ది ఎక్స్ఫోలియేషన్ అంటారు అన్నమాట ఈ ప్రాసెస్ని అది చేయడం వల్ల ఆ నల్ల నల్లగా అయిన ప్యాచెస్ పోతాయి మళ్ళీ ఇలా సహజంగా ఇంట్లో దొరికే పదార్థాలతో మనం చేసుకున్నచో మనకి పైసలు ఎక్కువ పడవు మళ్ళీ బయటికి పోయి యాంటీబయోటిక్స్ ఇవన్నీ తీసుకోకుండా మనం ఇంట్లో మంచిగా మనల్ని మనని క్యూర్ చేసుకోవచ్చు అన్నమాట ఊరుకే ఊరికే హాస్పిటల్స్ పోయి ఆ కెమికల్స్ మళ్ళీ అవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా ఇరిటేషన్స్ మళ్ళీ అవి ఒక రకమైన అడిక్షన్స్ అయిపోతు ఉంటాయి అలాంటివి చేయాలి ఎప్పుడన్నా మనకు నెత్తినొచ్చి నెత్తి నొచ్చినప్పుడు చాయ్ వేసుకొని దాంట్లో అల్లం వేసుకొని తాగినాం అనుకోండి అప్పుడు నెత్తి నొప్పి పోతుంది లేకపోతే వెయిట్ లాస్ కోసం అని చెప్పి నిమ్మకాయ నీళ్ళు లేకపోతే అల్లము నిమ్మకాయ నీళ్ళు తేనేె ఇవన్నీ కలుపుకొని తాగడం వల్ల ఇది పోతుంది అసిడిటీ అయినచో జీరా నీళ్ళు ధనియా నీళ్ళు ఇలాంటివి చేయడం వల్ల మనం సహజంగా ట్యాబ్లెట్లు యూజ్ చేయకుండా చేయవచ్చు మేము మొక్కల్ని పెంచుతాం